భారతదేశంలో రాజకీయాలు రాజకీయాల పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అంటే భారతదేశం ఎన్నో రాజ్య రాజకీయ పాఠాలు ఉన్న పార్టీలు ఉన్నాయండి ఒక స్టేట్కి ఒక్కొక్క పార్టీ ఉంది మన తమిళనాడు తీసుకున్నాం అనుకోండి అన్నా పార్టీ అని చెప్పి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి తెలుగుదేశం పార్టీ కొత్తగా జనసేన పార్టీ అలాగే ఏంటంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిది ఈ పార్టీలు ఎన్నెన్నో ఉన్నాయి అండి పార్టీలు సో భారతదేశంలో అయితే వివిధ రకాల పార్టీలైనా ఉన్నాయి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మీకు నచ్చిన నచ్చని అంశాలు ఏమిటంటే ఒకటి నచ్చిన అంశం ఏమిటంటే ఎవరైనా ఏ మతాన్ని అయినా ఆచరించ వచ్చండి ఇది చాలా మంచి ఇది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిచే ఒక మంచి హక్కు కింద చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎవరైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండచ్చు అండి భారతదేశంలో ఇది అది అన్నట్టు ఏమీ లేవు కానీ నచ్చని కొన్ని అంశాలు అంటే నాకు ప్రస్తుతానికి అయితే అన్నీ నచ్చినాయి నచ్చనవి ఏంటంటే ఈ న్యాయం విషయంలో అయితే మన రాజకీయ పార్టీలో సంబంధించింది అయితే న్యాయం అనేది నిజంగా న్యాయం చే అన్యాయం చేసిన వాడికి అయితే న్యాయం దొరుకుతుంది కానీ ఏ తప్పు చేయన వాడికి అయితే న్యాయం దొరకట్లేదు అండి ఇది ఒక నచ్చని విషయం కింద చెప్పవచ్చండి నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు అంటే ఆ వైఎస్ఆర్ మొదట అయితే వైఎస్ఆర్ జగన్ గారు నాన్నగారు అండి రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆయన స్వర్గస్తులైన తర్వాత అయితే ఆయన పైన తర్వాత ఆయన కుమారుడు గౌరవనీయులు వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఎంతో ఆకాంక్ష ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉన్న సేవ భావం అనేది చాలా గొప్పది ప్రతి పార్టీలో కొన్ని గొప్ప కొన్ని కొన్ని మంచి విషయాలు కొన్ని ఏంటంటే చెడ్డ విషయాలు ప్రతి పార్టీలో ఉంటాయండి మనం కానీ ఆయన్ని ఆయన అయితే నాకు ఎంతో గౌరవం ఎందుకంటే ఆయన నవరత్నాలుగా పేదలకు ఎంతో రకాలుగా సాయం చేయాలని ఎన్నో ఆశయాలు కలిగి ఉన్నాడు అలాగే నాకు ఆయనకు కలిసే అవకాశం వస్తే వారిని ఏం అడుగుతానంటే ఇంకా న్యాయం జరగలేని స్థలాల్లో న్యాయం జరిపించడానికి ఇంకా ఒక మంచి చర్య తీసుకోవాలనైతే నేనైతే కోరుతాను అండి ఆయన్ని అలాగే అందని వాటికోసం ఏంటంటే మా పేదలు ఇంకా మంచి మంచి పథకాలతో ఇంకా వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ఉన్నది చాలా తక్కువ ఆదాయం కానీ ఆదాయంలో వారు ఇన్ని సౌకర్యాలు అయితే కల కల్పించుకోలేరు కూని సరిగా ఈ సౌకర్యాలు కూడా ఇంకా మంచిగా ఇంకా ముందు ముందుకి ఇంకా వీటిలో ఏ పథకాలు అభివృద్ధి పొందే బాటలో మమ్మల్ని కూడా నడిపించండి అనేది కోరుతాను